మరియు కళాకారులు గౌరవంతో చూడాలి ముఖ్యంగా వారు తమ కళా ద్వారా సాంస్కృతిక కొన్ని సమాజ కళాకారుల పాత్ర కళాకారులు తమ కళారూపల్లో వ్యక్తిగత సామూహిక సాంస్కృతిక భావాలను వ్యక్తం చేస్తారు ఉదాహరణకి చిత్రకళ సంగీతం నాటకం నృత్యం సాహత్యం వంటి కళారూపాలు ప్రజలలో భావోద్వేగాలను నిగ్రహించడంతో పాటు కొత్త దృష్టి కోణాలను కూడా తెస్తాయి

ప్రభావం మొత్తానికి సమాజంలో కళాకారుల గౌరవం వాళ్ళ పని ఎంతో సామాజిక

సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కళలను ఉపయోగించి వారు సామాజిక చైతన్యాన్నిపెంచుతుంటారు ఉదాహరణకు కొన్ని రాజకీయ ఉద్యమాలు పోరాటాలు లేదా జాతి భావుల కళ ద్వారా ప్రజలలో చేరవి

ఒకే విధంగా ఉండదు సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాలపై ఆధారపడి కళాకారుల గౌరవం కూడా మారుతుంది